హలో సార్ మేము మీ వెబ్సైట్లో ఆర్డర్ పెట్టి చాలా సేపు అయ్యింది ఇంకా రాలేదు మేము ఇందాకే పని నుండి ఇంటికి ఇంటికి వచ్చి ఆర్డర్ పెట్టాను కానీ ఇంకా రాలేదు నాకు చాలా ఆకలి వేస్తుంది ఇంత సమయం పడుతుందని అనుకోలేదు మీ వెబ్సైట్లో ఆర్డర్ పెట్టి చాలా సేపు అయ్యింది సార్ దాదాపు ముప్పై నిమిషాల వరకు అయ్యుంటుంది కానీ ఇంకా ఇంకా ఆహారం ఆర్డర్ కాలేదు నా ఆర్డర్ అంగీకరించారా లాతే తిరస్కరించారా అంగీకరిస్తే ప్రస్తుతం ఫుడ్ ఎక్కడుంది

ఆర్డర్ కంప్లీట్ చెయ్యండి సార్ మాకు చాలా ఆకలేస్తుంది